పదివేల ఐదు వందల పదిహేను తొమ్మిది లక్షల ఇరవై ఎనిమిది వేల మూడు వందల డెబ్బై ఐదు ఎనిమిది లక్షల ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఒకటి ఐదు వేల మూడు వందల ఇరవై ఒకటి ఏడు లక్షల మూడు ముప్పై రెండు వేల ఆరు వందల తొంభై ఎనిమిది